హలో సార్ ఇది సాయి ట్రావెలింగ్ ఏజెన్సీ అండి సార్ ఆ ఓకే సార్ సార్ నాకు అద్దెకి కార్ కావాలి సార్ ఎస్ సార్ నాకు కారు కావాలి సార్ నాకు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటాను సార్ నాకు ఎల్లుండికి కావాలి సార్ ఎస్ సార్ నాతో పాటు నలుగురు వెళ్తాం సార్ మేబీ త్రీ డేస్ ఉంటాయి సార్ ఎస్ సార్ సార్ కిలోమీటర్కి ఎంత పడుతుంది సార్ కిలోమీటర్కి ఐదు వందల రూపాయలా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఎస్ సార్ మేము అరకుకి వెళ్ళాలని అనుకుంటున్నాం సార్ అలాగే అరకుతో పాటు డిమొలి బుర్రా కేవ్స్ వంటి ఇవి చూడాలని అనుకుంటున్నాం సార్ ఓకే సార్ ఎల్లుండికి కార్ బుక్ చేయండి సార్ ఓకే సార్ థాంక్స్ సార్